హలో డాక్టర్

డాక్టరా మీరు పేషంట్ జయశంకర్ని నేను టూ డేస్ బ్యాక్ వచ్చాను హెల్త్ చెకప్ కోసం మీ హాస్పిటల్కి ఇప్పుడు ఇప్పుడు నా రిపోర్ట్స్ చూసాక ఎలా ఉంది ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటుందా ఇంకా ఎన్ని రోజులు ట్యాబ్లెట్స్ వాడాలి నేను ఇప్పుడు నేను పనికి వెళ్ళచ్చా లేదా రెస్ట్ ఇంకా తీసుకోవాలా ఇంకా ఎన్ని రోజలు ఒక రెండు రోజులు తీసుకుంటే అయిపోతుందిగా సరే ధన్యవాదాలు డాక్టర్గారు